నేను నా కుటుంబ సభ్యులతో అలాగే కొంతమంది స్నేహితులతో ఎక్కడికన్నా అంటే పిక్నిక్కి వెళ్లాలనుకుంటే కనుక నేను మాకు దగ్గరలో మా కోనసీమ జిల్లాకు దగ్గరలో ఉన్నది ఏమిటంటే మారేడుమిల్లి రంపచోడవరం ఇవి మాకు కొంచెం దగ్గరగా ఉంటాయి అక్కడికి మేము పిక్నిక్కి కానీ లేకపోతే విహారయాత్రకు కానీ అలాంటి ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడతాను ఎందుకంటే నేను ఆ చోటుని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే అక్కడ మనకు ఎటువంటి కాలుష్యం అనేది ఉండదు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పొయ్యల మీద వండుతారు అక్కడ ఎందుకంటే అది ఒక కొండ ప్రాంతంగా ఉండి మనకు ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది ఆ కొండల మధ్యలో కూడా కొన్ని కొన్ని చోట్ల జలపాతాలు ఉంటాయి ఆ జలపాతాల్లో ప్రజలు అంటే వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆ జలపాతాల్లో ఆడుకుంటూ ఆ ఫోటోలు దిగుతూ అలాగే వారికి కొన్ని సంప్రదించిన అంటే వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని వ్యక్తపరుచుతూ ఉంటారు ఎందుకంటే మారేడుమిల్లి రంపచోడవరం ఎందుకన్నానంటే అక్కడ మీకు ఎక్కడ చూసినా కూడా ఎటువంటి కాలుష్యం అనేది ఉండదు పొగలు కానీ అంటే ఏమంటారు దాన్ని చెడు వాయువు అనేది దొరకదు స్వచ్ఛమైన గాలి అక్కడ మీకు లభిస్తుంది కాబట్టి అటువంటి ప్రాంతాలకు మనం వెళ్ళడానికి ఎంతో చూడాలి అక్కడ మీకు చూసినట్లయితే మనం వెళ్ళే చోటు ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా కొంచెం పైకి వెళ్తున్నట్టే ఉంటుంది ఎప్పుడైనా వెళ్లారో లేదో కానీ అక్కడ మాత్రము ఎప్పుడూ మనము బస్సులో వెళ్తే గనక బస్సు కానీ టెంపో కానీ వెళ్తే కనుక అవి మనం చూడడానికి చాలా ఆహ్లాదంగా కనబడతాయి మనం కిందకి చూసినట్లయితే ఎంతో లోయలో ఉన్నట్టు ఉంటుంది అది అంతా అడవి ప్రాంతంగా మనము పిలుచుకోవచ్చు అక్కడ కోతులు కోతులు ఎలాగంటేనండి మనము ఏదైనా ఇస్తే తీసుకుంటాయి లేదంటే మన మీద కూడా వచ్చేసి అంతా భయంకరంగా ఉంటాయి కొన్ని కోతులు మన బస్సుల్లో దూరేయడము మన ఆహార పదార్థాలు తీసుకెళ్ళి పోవడము ఇలాంటివన్నీ కూడా వారు ఎంతగానో చేస్తున్నారు అక్కడ ఖాళీ సమయంలో దొరికినప్పుడల్లా మనము ఆడుకోవడానికి ఏం చేస్తారంటే అంటే మా స్నేహితులు గాని పిల్లల బంధువులు మా అన్నదమ్ములు ఏం చేస్తారంటే అక్కడికి ఉన్నాయి కదండీ అంతాక్షరి ఆడడం కానీ లేకపోతే పాము నిచ్చెన ఆట ఆడడం కానీ చ్చు లేకపోతే కొన్ని ఉంటాయి కదండీ షటిల్ ఆడతారు షటిల్ బ్యాట్లు పట్టుకెళ్ళి ఇలాంటివి ఆడటానికి ముందుగానే సిద్ధపరచుకొని అన్నీ కావాల్సినవన్నీ కూడా వారు తీసుకెళ్ళి అక్కడ ఆడడం అనేది జరుగుతుంది నేనైతే గనక చెప్పినట్లుగా మా కుటుంబంతో కానీ మా స్నేహితులతో కానీ ఇలా మారేడు మిల్లి రంపచోడవరం అనేది వెళ్ళడం జరుగుతుందండి